నమస్తే డాక్టర్ అదీ నిన్నటి నుంచి ఒంట్లో బాగాలేదు డాక్టర్ నాకు అదే నిన్నటి నుంచి జ్వరంగా జ్వరం కాళ్ళు చేతులు లాగడం దగ్గు వా వాంతులు అవుతున్నట్టుగా అనిపిస్తుంది మేడం వికారం వికారంగా ఉంది మేడం విరోచనాలు ఏమి లేవు మేడం వాంతులు అవుతున్నాయి జ్వరం కాళ్ళు చేతులు లాగడం దగ్గు ఉంది మేడం ఆహా తలనొప్పి ఏమి లేదు మేడం పడుతుంది మేడం పడుతుంది అవునా మేడం జ్వరం ఉంది మేడం వాంతులు వచ్చినట్టుగా అనిపిస్తున్నాయి కాని రావటం లేదు మేడం మేడం నేను చికెను బజ్జీ తిన్నాను మేడం సాయంత్రం ఏమో చికెన్ బిర్యానీతో బిర్యానీ తిన్నాను మేడం చికెన్తో పొద్దున్న పెరుగన్నం తిన్నానండి ఇప్పుడు వచ్చేముందు గ్లాసు మజ్జిగ తాగానండి

ఓకే మేడం ఓకే మేడం ఓకే ఇంజెక్షన్ ఏమైనా చేస్తారా మేడం ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం ఓఆర్ఎస్ అలా ఏమైనా తాగ వచ్చా మేడం

ఓకే మేడం ఇప్పుడు ఏం తినమంటారు మేడం ఓకే మేడం

ఓకే మేడం ఓకే మేడం తప్పకుండా మేడం